హలో చెప్పండి టైలర్ షాప్ మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉందండి సూట్ కావాలి మా పేరెంట్స్కి మెజర్మెంట్స్ కోసం ఎప్పుడు రమ్మంటారు మమ్మల్ని కాస్ట్ ఎంతండి థౌజండ్ రూపీస్ కాస్టా ఎప్పుడిచ్చేస్తారు మళ్ళీ ఎప్పుడిస్తారు మళ్ళీ త్రీ డేస్ పడుతుందా కాస్ట్ వచ్చి ఎంత ఉంటుంది థౌజండ్ రూపీసా అండి సూటే కదా అదే అదే పేరెంట్స్ గిఫ్టే అదే తీసుకోస్తామండి ఏ టైమ్కి రమ్మంటారు సరే అండి ఇప్పుడు ఒక వన్ అవర్ ఆగాక వస్తామండి మంచిగా కుడుతారా అండి మరి సూటు పైన సూటు కావాలి పైన టీ షర్ట్ కింద ప్యాంట్ అన్నీ మంచిగా కుడుతారా ఓకే అదే మ్యారేజ్ కదండీ ఫ్రెండ్ మ్యారేజండీ మంచిగా స్టిచ్చింగ్ చెయ్యాలి మంచిగా కనపడట్టు ఫిట్టింగ్ తగట్టు కరెక్ట్గా అంతా మంచిగా సెట్ చేసి కుట్టాలి మీరు కుట్ స్టిచ్చింగ్ చెసారాండి ఇదివరకు ఎవరికైనా ఓకే ఓకేనండి మేము రేపు మార్నింగ్ వస్తామండి ఇప్పుడు వీలు కాదంటే రేపు మార్నింగ్ వస్తామండి మేము ఇప్పుడు ఊరు వెళ్ళినా ఓకే